హలో మేడం చిత్ర ట్రావెల్ ఏజెన్సీయా మేడం ఇక్కడ నేను గైడే మా దగ్గర అయిదుమంది వస్తాను అరకు వ్యాలీ చూడాలి నెక్స్ట్ వీక్ వస్తున్నారు మేడం తిరుపతి నుండి మేడం ఓకే

ఓకే

ఏజిడ్ పర్సన్స్ ఎవరు లేరు మేడం అన్ని యంగ్ పీపుల్ అవును మేడం వన్ వీక్ లేదు మేడం ఫోర్ డేస్ చెప్పాను

ఆ ట్రెక్కింగ్కు ట్రైబల్ పీపుల్ ఉన్నారు కదా మేడం అక్కడ సేఫ్టీ ఉందా మేడం ఓకే మేడం ఓకే మేడం

మేడం డిస్కౌంట్ ఏమైనా ఉందంటే మేడం

ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం సేఫ్టీ కావాలి మెయిన్ మేము షేర్ చేస్తాము వాట్సాప్లో

అవును అవును మేడం ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నేను వచ్చేసి కాల్ చేస్తాను మేడం ఓకే మేడం థ్యాంక్ యూ